పల్లెటూరి వారికి ఆటలు ఆడటం చాలా విధములుగా ఉపయోగపడుతుంది ఉదాహరణకు వారు తెల్లవారుజామున లేసి ఏదైనా వారి యొక్క పనులను కానించుకొని వ్యవసాయానికి వారి తల్లిదండ్రులు వెళ్లిపోతారు తీరా పిల్లలు చదువుకోవడానికి కూడా వెళ్తారు సాయంత్రం తిరిగి రాగానే వెంటనే వారు మైదానానికి పరిగెత్తుతారు వారు వారి స్నేహితులతో కలిసి ఇతర ఇతర రకమైనటువంటి కొత్త కొత్త ఆటను కనిపెట్టి మరీ వాటిని ఆడుకుంటూ ఉంటారు ఇలా రోజు ఆ ఆడటం వల్ల వారి యొక్క ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఎటువంటి అనారోగ్యాలకు వారు గురవ్వరు ఎప్పుడు నిరంతరం ఇలా చలాకీదనంగా ఆడటం వల్ల వారు ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారు వారికి త్వరగా ముసలితనం వయసుపైబడడం లాంటివి ఏ క్రమంలోనూ రాదు కాబట్టి పల్లెటూర్లో వారు చాలా దృఢంగా ఉండటానికి కారణం ఇదే పట్టణానికి వస్తే పిల్లలు ఎప్పుడూ ఆడుకోవడమే ఉండదు స్కూళ్ళకి వెళ్లి తిరిగి రాగానే ఫొన్లు టీవీలలో చాలా బిజీ గా ఉంటారు కాబట్టి పల్లెటూరు వాళ్ళని చూసి పట్టణం పిల్లలు నేర్చుకోవడం చాలా మంచిది పల్లెటూర్లో వారు తినే యొక్క ఆహారం కూడా చాలా ఆర్గానిక్ కాబట్టి వారు చాలా ఆరోగ్యకరంగా ఎల్లప్పుడూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ రోజువారి క్రమంలో ఏదో ఒకనాడు ఖచ్చితంగా ఏదో ఒక ఆట అంటే చలాకితనంగా పనిచేయటానికి ఏదో ఒక కార్యక్రమాన్ని ఎంచుకోవడం చాలా ఉత్తమం